హలో అన్న ఆటో డ్రైవరా అన్న ఈడ మేము ఈడ బస్ స్టాండ్లో ఉన్నాము బీరప్ప టెంపుల్కు వెళ్ళాలి మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం అన్న ఇక్కడ దగ్గర అన్న ఈడ లోకల్లో బీరప్ప టెంపుల్ అవును అన్న మేము నలుగురు ఉన్నాం అన్న పికప్ అండ్ డ్రాప్ అన్న ఇకఇక్కడ బస్ స్టాండ్ నుంచి పికప్ చేసుకుని మళ్ళా బస్స్టాండ్లో డ్రాప్ చేయాలి అన్న టెంపుల్కి తీసుకుని వెళ్ళాలి బీరప్ప టెంపుల్ ఎంత అన్న అన్న ఇక్కడ తక్కువ చూపిస్తోంది కదన్న కిలోమీటర్సు మేము మరల మీకే మాట్లాడుతున్నాం కదన్న పికప్ డ్రాపు చూసి తీసుకోండి చూసి తీసుకోవాలన్న మళ్ళీ ఎవరన్న వస్తే గిట్ల సజెస్ట్ చేస్తాం మేము గిట్ల మిమ్మల్ని చూడు మేము ఒక నాలుగు వందలు ఇస్తాం నలుగురు ఉన్నాం కదా పికప్ అండ్ డ్రాప్ చేసుకో బస్ స్టాండ్ నుంచి ఈడ బస్ స్టాండ్లో డ్రాప్ చేసుకొని టెంపుల్కి బీరప్ప టెంపుల్కి తీసుకు వెళ్ళి మరల ఈడ బస్ స్టాండ్లో వదిలేయి అన్న అన్న జస్ట్ ఎక్కువ టైమ్ ఏమి స్పెండ్ చేయం అన్న జస్ట్ దర్శనం చేసుకొని వస్తాం అన్న అంతే ఇకనీ మాట ఎందుకు నా మాట కాదు కానీ నాలుగు వందల యాభై ఇస్తాను అన్న ఇక చూడు మరి మీరు ఒక రేటు చెప్పండి అన్న అదే రేటు అంటే ఎట్లా ఐదు వందలు అంటే ఎట్లా ఇక కాయో అంతేముంది అన్న ఇరవై రూపాయలు కాడ నాలుగు వందల యాభై చేయండి

ఈడ బస్ స్టాప్ కాడికి రాండి అన్న

రైట్ అన్న